నమస్తే సార్ చెప్పండి ఏం స్వీట్స్ కావాలండి దొరుకుతాయండి ఇక్కడ చుట్టుపక్కన వాళ్ళు మేమే చేస్తామండి ఇక్కడ చుట్టుపక్కన వాళ్ళందరూ వచ్చి తీసుకెళ్తూ ఉంటారు అయిపోతాయండి ఎందుకంటే మా షాపు మధ్యలో ఉంది కదా సెంటర్లో ఉంది కదా అందుకు ఇటుపక్క నుంచి అంటే పక్క ఊర్ల నుంచి కూడా వస్తారండి వచ్చి తీసుకెళ్తారు ఏం కావాలి ఏం ఇమ్మంటారండీ అంటే మేము రాజస్థాన్ నుంచి వచ్చామండి ఇక్కడ షాప్ పెట్టుకున్నాము ఆ స్టైల్లో కొంచెం స్పెషల్గా అంటే కాజు బర్ఫీ మా స్పెషల్ అండి ఇక్కడ ఉన్న షాపులకన్నా మాకా మా షాప్లో కాజు బర్ఫీ కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందండి ట్రై చేస్తారా సార్ ఇంకేమైనా కావాలాండి

ఓకే సరే సార్ ఇంకేమైనా ఏదండీ కాజు బర్ఫీ అయితే నాలుగు వందలు సార్ టూ ఫిఫ్టీ సార్ రెండు వందల యాభై లడ్డు కూడా అంతే ఉంటుందండి కొంచెం అన్ని వన్ కేజీ ఇచ్చేయమంటారా సరే ఇస్తాను ఇదిగోండి సార్ ఓకే